నాకు ప్రస్తుతం ల్యాప్టాప్ చాలా అవసరం ఉంది అందుకోసమే నేను అమేజాన్ ఓపెన్ చేసి అందులో ల్యాప్టాప్స్ కోసం సెర్చ్ చేసాను డిఫరెంట్ డిఫెరెంట్ కంపెనీస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కానీ నేను డెల్ కంపెనీ చాలా బాగుంటుంది అని తీసుకున్నాను ఆ డెల్ కంపెనీ కూడా తక్కువ రెట్లో రేటుకు వచ్చింది అరవై వేల రూపాయల ల్యాప్టాప్ నాకు డిస్కౌంట్లో నలభై వేలకు వచ్చింది ల్యాప్టాప్ కూడా చాలా మంచిగా ఉంది నేను ఏ కలర్ ఆర్డర్ చేశానో ఆ కలర్ ల్యాప్టాపె వచ్చింది సిల్వర్ కలర్ ల్యాప్టాప్ ఆర్డర్ చేసాను సిల్వర్ కలర్ ల్యాప్టాప్ వచ్చింది ఆ ల్యాప్టాప్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు కూడా కొంచెం కూడా స్క్రాచెస్ లేవు ల్యాప్టాప్కి మంచిగా నీట్గా క్లీన్గా ఉంది కీ కీ ప్యాడ్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఆయనే ఒక శానిటైజర్ని ఫ్రీగా ఇచ్చారు అంతేకాకుండా అన్నీ అన్నీ అప్లికేషన్స్ ల్యాప్టాప్లో అవైలబుల్గా ఉన్నాయి మన మొబైల్ నుండే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకునే విధంగా ఉంది ల్యాప్టాప్ అనేది ఈ చాలా మంచిగా ఉంది ల్యాప్టాప్తో పాటు ఫ్రీగా మనము ఎటైనా తీసుకువెళ్ళడానికి ఒక బ్యాగ్ని కూడా ఫ్రీగా ఇచ్చారు అంతే కాకుండా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక టేబుల్ లాంటిది కూడా మనకు ఫ్రీగా అందజేశారు దీనివల్ల ఒక ల్యాప్టాప్ కొనడం వల్ల ఇన్నీ ఫ్రీగా వచ్చడం వల్ల నేను చాలా మంచిగా ఎక్స్పీరియెన్స్ అయ్యాను మనకు ఇది ఈ ల్యాప్టాప్ కొనడం వల్ల మంచి యూసెస్ అనిపించింది మళ్ళీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక టూ ఎక్స్ట్రా ఛార్జర్ ఛార్జర్స్ వైరు కూడా నాకు ఇచ్చారు ల్యాప్టాప్ అనేది ఈ ఎక్కువ స్క్రీన్ కొంచెం పెద్దగా ఉంది దానివల్ల నా కళ్ళకు కూడా ఏమి ఏ ఎఫెక్ట్ కాకుండా ఉన్నాయి అంతే కాకుండా ల్యాప్టాప్కి యూస్ చేసే ఏ లెన్స్ కూడా నాకు ఇచ్చారు నా కళ్ళు ఖరాబు కాకుండా ఉండటానికి అందుకే నేను ఈ ప్రోడక్ట్తో చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను